ప్రియమైనా రవాణా ఏజెన్సీ వారికి నా విన్నపము నేను నా పేరు లోకేష్ మరియు నేను గత ఆదివారం పదిగంటలకు జంగారెడ్డి గూడెంనుండి తాడేపల్లి గూడెంకు వెళ్ళడానికి మీ ద్వారా టాక్సీ ని బుక్ చేసుకున్నాను టాక్సీ డ్రైవర్ పేరు రాజేంద్ర నాకు వెయ్యి రూపాయలు రుసుము చెప్పాడు కానీ డ్రైవర్ మూసిన తరువాత అతను పదిహేను వందలు రుసుము అడుగుతున్నాడు నేను అతనికి అసలు రుసుము చెల్లించమని చెప్పాను కానీ అతను ఒప్పుకోలేదు నేను ఈ విషయం గురించి చాలా కలత చెందుతున్నాను నేను మీ ద్వారా టాక్సీ బుక్ చేసుకున్నాను ఎందుకంటే మీరు మీ సేవలపై విశ్వాసం కలిగి ఉన్నాను ఈ డ్రైవర్ యొక్క ప్రవర్తన నాకు చాలా నిరాశను కలిగించింది దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి లేదా ఈ డ్రైవర్ యొక్క చర్యలకు తగిన చర్యలు తీసుకోండి ధన్యవాదాలు ఇట్లు మీ లోకేష్